తెలంగాణాలో సందర్శకులకు వినోద ఎంపికలు అందించే ప్రసీద ప్రసిద్ధ పర్యాతక పర్యాటక ఆకర్షణలు ఏవి అంటే చాలా ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ మంచి మంచి సిటీస్ లైక్ హనుమకొండ కరీంనగర్ హైదరాబాద్ ఇలాంటి సిటీస్లలో ఇప్పుడు దగ్గర మనం హైదారాబాద్కు వెళితే జూ పార్క్ అవ్వచ్చు చార్మినార్ అవ్వచ్చు మక్కా మసీద్ అవ్వచ్చు అది గోల్ గోల్కొండ అవ్వచ్చు బిర్లా మందిర్ అవ్వచ్చు అదే వరంగల్ కాస్తా ఖిలా వరంగల్ అవ్వచ్చు థౌసండ్ పిల్లర్ టెంపుల్ అవ్వచ్చు పద్మాక్షి టెంపుల్ అవ్వచ్చు ఇలా చాలా చాలా ఉంటాయి ఇప్పుడు మా మంచిర్యాల డిస్ట్రిక్ట్కు వస్తే అవి గాంధార ఖిలా అవ్వచ్చు నక్కలగుట్ట అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అట్లా పార్క్లు అంటే వరంగల్లో కాకతీయ జూ పార్క్ అవ్వచ్చు భద్రకాళి టెం భద్రకాళి టెంపుల్ దాదాపుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన భద్రకాళి టెంపుల్ నరేంద్ర మోదీ ఎప్పుడు వచ్చినా అతని రాక స్టార్ట్ చేసేది భద్రకాళి టెంపుల్ నుండి అంత పర్యాటక పర్యాటకుల సందర్శకులకు వినోదాన్నిఇచ్చే ప్రదేశాలు ఇవి వండర్లా అంటే ఇప్పుడు మా మంచిర్యాల డిస్ట్రిక్ట్లో మంచిర్యాల దరిదాపులలో ఇట్లా స్టార్ట్ మంచిర్యాల చేరుకుంటాం అనే ఒక వన్ కిలోమీటరు ముందర వండర్లా అని ఒకటి స్టార్ట్ చేసారు అది ఉంది ఎగ్జిబిషన్ వరంగల్లో ఉంది ఇంక వండర్లా అని హైదరాబాదులో ఉంది ఇట్లా చాలా చాలా ఉన్నాయి ఎక్కడెక్కడనో కరీంనగర్లో అనేక రకమైన పార్క్లు అది జూ పార్క్ అవ్వచ్చు నార్మల్ పార్క్ అవ్వచ్చు ఇంకా వాటర్ ఫాల్స్ అంటే ములుగు డిస్టిక్ పోతే అక్కడ వాటర్ ఫాల్సు ఇంకా అనేక రకమైన ఇంక వర్షాలకు అవి తీవ్రంగా ఉంటాయి చెప్పాలంటే ఎంతో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు తెలంగాణలో చాలా ఉన్నాయి కాకపోతే ఇవి ఫేమస్ కాబట్టి ఇవి చెప్పాల్సి వచ్చింది